ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సాంకేతిక ఇబ్బందులు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలు డేటా ప్రైవసీ మరియు సెక్యూరిటీ సమస్యలు వాట్సాప్ సోషల్ మీడియా మొబైల్ యాప్ సమస్యలు ఆధునిక సాంకేతికతకు అప్రమత్తత సహాయం చేసే మార్గాలు నెట్వర్క్ సమస్యలకు పరిష్కారం సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలు డేటా ప్రైవసీ మరియు సెక్యూరిటీ సమస్యలు సామాజిక మాధ్యమం లేదా యాప్ క్రాష్ అవ్వడం యాప్ను అప్డేట్ చెయ్యడం యాప్ను రీఇన్స్టాల్ చేసి లాగిన్ వివరాలను సరిగ్గా నమోదు చెయ్యడం సాంకేతికతలో అప్రమత్తత సులభమైన మరియు అంగీకారమైన మార్గదర్శనం లేదా వీడియోలు చేర్చడం పరిష్కారం చెయ్యడానికి సహాయం చేసే టిప్స్ ప్రత్యేక టెక్నికల్ సపోర్ట్